మనం నేను గీసే ప్రతి ఒక్క దానికి ఏంటంటే ప్రతి ఒక్క అంశాన్ని గమనిస్తూ ఉంటాను అందులో ఏంటంటే మనం పెయింటింగ్ వేసేటప్పుడు ఒకొక్క కలర్ ఒకొక్క తత్వాన్ని సూచిస్తుంది అదే రెడ్ కలర్ అయితే ఏంటంటే కోపానికి కోపానికి చూపించేది రెడ్ కలర్ అలాగే బ్లూ కలర్ వచ్చేసరికి నార్మల్గా ఉండడం వైట్ కలర్ శాంతంగా ఉండడం అలాగే పింక్ కలర్ కూల్గా ఉండడం లాగా ఒకొక్క రంగు ఒకొక్క దాన్ని సూచిస్తుంది ఇలాంటిది నేను గ్రహించాను కూడా నేను గీసేటప్పుడు కలర్ల వేరియేషన్ తెలుసుకోని దాన్ని గ్రహించి గీస్తాను అలాగే ఏంటంటే నేను దానికి ఒక తత్వానైతే తీసుకురాగలను ఇప్పుడు రెయియిన్బో నేను గీస్తే కనుక రెయియిన్బోకి ఏడు కలర్లు ఉంటాయి ఏడిట్టికి ఒక్కొక్క తత్వం ఉంటుంది దాన్ని నేను అయితే గ్రహించాను